హలో సార్ గారు యాక్చువలీ నేను గత నెలలో ఒకసారి మేము దంత ఇది చేసుకున్నా నేను అంటే నాది సిమెంట్ అంతా వేసి దంత చేయించాను అనమాట దానికి నాకు చాలా ఖర్చు అయ్యింది ఒక దంతానికి నాకు ఎనిమిది వేలైంది నేను రెండు దంత పెట్టించుకున్నాను సో రెండు దంతాలు కలిపి నాకు అయ్యింది కాస్ట్ వచ్చి ఇంచుమించు నాకు పదహారు వేలు దాకా అయ్యింది కాకపోతే అండి మీరు నాకు బిల్లింగ్ ఇచ్చారు కదా ఈ బిల్లులో నేను నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందండి సరేనా ఆరోగ్యశ్రీ కార్డులో నాకు డబ్బులు ఉన్నాయి దానిని మేము ప్రోససింగ్ చేస్తాను ఇప్పుడు సరేనా చేసి మీకు పంపిస్తాను సరేనా మీకలా అయితే నా దగ్గర నుండి వచ్చే ఉన్నేయని నేను పంపిస్తా అంటే నా దగ్గర ఆరోగ్యశ్రీ కార్డుంది దాంట్లో మీరు ఒక పాతిక వేలు ముప్పై వేలు ఊరిగనే పాతిక వేలు దాకా తీయవచ్చు దాంట్లో మీరు పదహారు వేలు తీస్తే నాకు దాంట్లో అనేది మొత్తం కవరైపోద్దండి సరేనా నేను ఆల్రెడీ మీకు నా ఆరోగ్యశ్రీ కార్డు నెంబరు చెప్పాను ఆ నంబరు మీకు తెలుసు కదా ఉంది కదా ఎనిమిది నాలుగు ఐదు ఏడు సున్నా సున్నా ఒకటి ఈ తర్వాత రెండు రెండు నాలుగు వేయండి సరేనా ఆ తర్వాత నౌ ఆధార్ కార్డ్ ఇచ్చాను మీరు చూసుకోండి నా ఆధార్ కార్డు కరెక్ట్గా ఉందా చెక్ చేసుకున్నారా ఓకే సో ఇప్పుడు మీరేం చేస్తారంటే నేను ఆల్రడీ చెప్పాను క్లయిమ్ వచ్చి నాకు తెలిసి పదిహేను రోజులు పట్టుదంట సో ఆ పదిహేను రోజుల్లో మీకు ఆ యమౌంట్ అనేది పడిపోద్దండి మీ అకౌంట్లోనే సరేనా అండి పడిన తర్వాత మీరు ఈ బిల్లు క్లియర్ చేసేయండి సరేనా ఓకేనా అండి సరే అండి ఇది కాకుండా నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం కూడా నేను దంతా కోసం వస్తాను నాకు కొన్ని డాక్టర్ దగ్గర చెప్పాల్సినవి ఉన్నాయి నేను ఈ మధ్య నడవ లేకపోతున్నా చెప్పాలంటే దంత పరీక్షనైన తర్వాత నేను ఇంజక్షన్లు మందులన్నీ తీసుకుంటున్నా కానీ ఏమీ అంతగా తగ్గట్లేదు సో ఎలాగో రావాలి వచ్చిన తర్వాత నేను కొన్ని డిస్కస్ చేయాలండి సరేనా ఓకే అండి